మంచి ఫోటోలు తీయడానికి నేను తరచు ఉపయోగించే ప్రదేశం ఏంటంటే అది అరకు ఇక్కడ మనకి చాలా మంచి పిక్చర్స్ అనేవి మనకి లభిస్తాయి ఎందుకంటే ఆ లొకేషన్ చాలా అలాంటివి అక్కడ ఉన్న రోడ్ కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ చాలా అందంగా మంచిగా ప్రశాంతంగా ఉండే ప్రదేశం ఏంటి అంటే అరకు ఇంకా అలానే ఘాట్ రోడ్ ఘాట్ రోడ్ అనేది రోడ్ అన్నమాట చాలా విశాలమైన రోడ్ అక్కడ ఫొటోస్ తీస్తే అక్కడ మనం ఉన్న ప్రశాంతాన్ని కూడా మనం మనం ఫీల్ అవుతాము అందుకనే అది మంచి ఫీల్ ఉన్న లొకేషన్ ఇంకా అలానే వైజాగ్ బీచ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఇన్ ఏపి ఇక్కడ మనం ఫోటో తీస్తే ఆ లొకేషన్లో ఉన్న ప్రదేశం మంచిగా మనకి ఫీల్ ఉండేలా చేస్తుంది అక్కడ ఉన్న అలలు అలా తిరుగుతూ తిరుగుతూ మంచిగా ఉండే ప్రదేశం అనేది బీచ్ ఇంకా మనం ఇంకేం చేస్తాము అలానే అటుగా వస్తే కైలాసగిరి అదొక బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద వైజాగ్ ఎందుకంటే అక్కడ మంచిగా శివాలయం ఉంటుంది ఆ శివాలయం శివుడు మోస్ట్ బ్యూటిఫుల్ దట్ ప్లేస్ ఇంకా ఎలా అయినా నేను జంతువుల ఫోటోలు కూడా తీస్తాను ఎందుకంటే జంతువులు అనేవి వైల్డ్ వైల్డ్ ఏనిమల్స్ ఎందుకంటే యానిమల్స్ కాబట్టి ఒక్కొటి ఒక్కొ రకంగా ఉంటుంది సో మనం ఆ ఫొటోస్ చేస్తే ఆ జంతువులు ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయనే ఫీలింగ్ మనకి ఉంటుదన్నమాట జంతువుల గురించి ఏమి అంటే మెయిన్లీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది లైయన్ ఆ లైయన్ ఆ పిక్ తీస్తే మనకి ఆ ఫోటో చూడగా మనకి కొంచెం ఫియర్ ఉంటుంది ఎందుకంటే అమ్మా లైయన్ ఏ ఉంద లైయన్ అని చెప్పి ఫీల్ ఉంటుంది సో లైయన్ టైగరు ఇలా డాగ్ ఎలిఫింట్ ఇలా కొన్ని కొన్ని జంతువులు ఫొటోస్ అనేది మనం తీస్తాము అన్నమాట మనం అలానే ఆ ఫొటోస్ మనం తీయడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తాము కెమెరా ఆ కెమెరా అనేది మంచిగా సెర్చ్ చేసుకుని అన్ని లోడ్ చేసుకుని మంచిగా ఉన్నప్పుడు నీటుగా ఏ దూరం ప్రదేశం నుంచి అడవిలోకి వెళ్ళి అలాగే ఫారెస్ట్ ఫారెస్ట్లో బెస్ట్ మంచి ఫారెస్ట్లోకి వెళ్ళి ఆ జంతువులను ఫోటో తీసుకుని మంచిగా ఉంటే చక్కగా అవన్నీ పోస్ట్ చేసుకుంటే ది బెస్ట్ ది అని ఏపీ అవుతది సో అలానే మంచిగా ఉన్నప్పుడు మంచి ఫొటోస్ వస్తాయన్నమాట ఇంకా ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ ద ఏపీగా ఆర్కో అది ఆల్రెడీ మనం టాపిక్ మాట్లాడేసాము అనుకోండి అది అక్కడ మంచిగా ఉండే ప్రదేశం ఏంటంటే అది అన్నమాట మంచిగా ఫొటోస్ అనేవి మనకి బాగా మంచిగా వస్తాయి ఇంకా అలానే కొన్ని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అవి ఏంటంటే చిన్న చిన్న లొకేషన్స్ కానీ వెరీ బ్యూటిఫుల్ అక్కడ మనం వెళితే చాలా ఆనందంగా అ ప్రశాంతంగా ఉంటుందన్నమాట మా ప్రదేశాలు ఏంటంటే చిన్న చిన్న ఊళ్ళు ఆ ఊళ్ళు సం విజయవాడ టెంపుల్ అండ్ మారేడుమిల్లి వాటర్ఫాల్స్ అండ్ గుబ్బల్ మంగమ్మ గుడి టెంపుల్ ఇది గుబ్బలి మంగమ్మ తల్లి గుడి టెంపుల్ అనేది నియరెస్ట్ జంగారెడ్ గూడం ఆఫ్టర్ ట్వంటీ కిలోమీటర్స్ లాంగెస్ట్ వర్క్ అక్కడ మనకి ఫారెస్ట్ కూడా ఉంటుంది అండ్ అలాగే అది ఏపీ అండ్ తెలంగాణ మిడిల్ అయితే గుపుల్ మంగమ్ తల్లి టెంపుల్ ఇస్ ఈస్ ద వన్ అఫ్ ది మోస్ట్ ఎగ్జా ఎగ్జాంపుల్ ఆఫ్ ది టెంపుల్ ఆ టెంపుల్లో ఆ టెంపుల్ చుట్టు ప్రక్క ఆవరణలో మనకి జంతువులు కూడా ఉంటాయి ఆ ఫొటోస్ మనం తీస్తే ది బెస్ట్ అవుతాయి అన్నమాట అక్కడ మంచిగా ఉండే వెన్యూస్ చాలా బాగుంటాయి అక్కడ అలాగే వాటర్ఫాల్స్ కూడా ఉంటాయి ఇదన్నమాట ఇలా మనం నేను చేంచే అక్కడక్కడ దేశాల్లో అనేవి చాలా బాగుంటాయి